నా నిత్య జీవితంలో ఎప్పుడూ అలాంటివి నేను ఎదురుకోలేదు ఎందుకంటే నేను నృత్యం చేసేటప్పుడు మా ఫ్యామిలీ ఇంకా బయట వాళ్ళు అందరు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు నాకు ఎలాంటి అడ్డంకులు అలా ఏర్పడిన మాకు ఉన్న సపోర్ట్ వాళ్ళు అవేవి రాకుండా చూసుకున్నారు ఇంకా ఏదైనా ఇబ్బంది అలా కలిగినా కూడా నేను వెళ్ళి వాళ్ళకు చెప్పేదాన్ని వాళ్ళు అప్పుడు వచ్చి మా పేరెంట్స్ కానీ నాకు చూసుకునే డ్యాన్సర్స్ వాళ్ళు అవేవి లేకుండా నాకు చాలా కేర్ఫుల్గా అలా నేర్పించేవాళ్ళు